నా ప్రాంతంలో పర్యాటకులను ఆకర్షించే అనేక సంప్రదాయ పండుగలు మరియు ప్రత్యేక సంఘటనలు జరుగుతాయి ఒకటి ఉత్సవాలు ఇంకా పండుగలు బతుకమ్మ పండుగ ఇది తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన పండుగ సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో మహిళలు పూలతో రంగురంగుల బతుకమ్మలను తయారు చేసి వాటిని నీటిలో నిమజ్జనం చేస్తారు ఇంకొకటి బోనాలు తెలంగాణ ప్రాంతంలోని ప్రముఖ దేవతా మందిరాలలో మహాంకాళి ఎల్లమ్మ దేవాలయం మొదలైనవి జరిగే హిందూ పండుగ జూన్ జూలై నెలల్లో నిర్వహిస్తారు సాంస్కృతిక సంఘటనలు మెదక్ చర్చ్ క్రిస్మస్ వేడుకలు క్రిస్మస్ సీజన్లో మెదక్ చర్చ్లో ప్రత్యేక ప్రార్థనలు అలంకరణలు ఉంటాయి ఇంకా కాకతీయ ఉత్సవాలు వరంగలులో జరిగే ఈ ఉత్సవాలు కాకతీయ రాజుల కళా సంపదను వరస్ వారసత్వాన్ని ప్రదర్శిస్తాయి పర్యాటకులకు అనుభవించడానికి పర్యాటకులు ఈ వేడుకలను ప్రత్యక్షంగా చూడాలంటే ఈ పండుగల సమయానికి ముందుగా ప్రణాళికలు చేసుకోవాలి స్థానికుల ద్వారా సంప్రదాయ పాటలు నృత్యాలు భోజనం హస్తకళలు అనుభవించవచ్చు ఈ వేడుకల సమయంలో హోటల్స్ రవాణా వ్యవస్థలు బిజీగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ముందస్తు బుకింగ్ మంచిది ఈ విధంగా నా ప్రాంతంలోని ప్రత్యేకమైన పండుగలు ఉత్సవాలు పర్యాటకులకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తాయి